నమస్కారమండి నా పేరు చందు నాగ సుధీర్ నేను ఒక అరగంట క్రితం మీ రెస్టారెంట్ నుంచి ఒక వెజ్ వెజ్ పలావ్ ఒకటీని ఫ్రైడ్ రైస్ అలాగే వెజ్ మంచూరియా కూడా ఆర్డర్ పెట్టానండి దీంతో పాటు ఒక కూల్ డ్రింక్ కూడా ఆర్డర్ పెట్టాను ఆ అనుకోకుండా చుట్టాలొచ్చారని మా ఇంటికి కాకపోతే కొంత కొంత సమయం తర్వాత వారు వెళ్లిపోవడంతో నేను ఆ ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అంత ఆహారాన్ని అనవసరంగా వృధా అవుతుంది ఏమో అనుకొని ఆర్డర్ని క్యాన్సల్ చేశాను కాకపోతే ఆర్డర్ క్యాన్సిల్ చేశాను కానీ నేను ఆర్డర్ పెట్టేటప్పుడు డబ్బులు అనేది నగదు చెల్లించడం జరిగింది అవి క్యాన్సిలేషన్ చేసిన తర్వాత ఆ నగదు డబ్బు అనేది నాకు తిరిగి రాలేదు దీనికి కారణం ఏమై ఉంటుందో అని కనుక్కుందామని చేశానండి ఒకవేళ మీకు ఆర్డర్ క్యాన్సిలేషన్ ఇంకా అందలేదు సరిగా కనబడట్లేదనుకుంటే ఒకసారి నా నా ఫోన్లో క్యాన్సిలేషన్ మీకు ఫోటో పెట్టమంటే పెడతాను నా నా ఫోన్లో ఆ నేను క్యాన్సిలేషన్ చేసి దాదాపు గంటన్నర నుంచి రెండు గంటలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు డబ్బులు అనేది వెనక్కి రాలేదు అది మీ దగ్గర ఆగిపోయినయో లేదా బ్యాంకు దగ్గర ఆగిపోయిందో నాకు తెలియదు తెలియటం లేదు కాకపోతే క్యాన్సిలేషన్ చేసాను మీరు నా ఫోన్పే ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక మీకు ఫోన్పే ఒకటే కాకుండా నాకు గూగుల్ పే ఉంది అలాగే పేటీఎం కూడా నేను పేటీఎంలో కూడా లాగిన్ అయి ఉన్నాను వాటిలోకైనా నాకు నగదు అనేది తిరిగి పంపిస్తే నాకు బాగుంటుందని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే పెట్టి నేను గంటన్నర అయిపోతున్నా ఇంకా నాకు నగదనే తిరిగి రాదు నాకు కొంచెం డబ్బులు అనేవి అవసరమున్నాయి కొంచెం కారణం ఏమైనా అయి ఉండవచ్చు కానీ మీరు త్వరగా దాన్ని పూర్తి చేసి నా డబ్బులు నాకు వెనక్కి వేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను